ఆంధ్రప్రదేశ్లోని వ్యాపార రంగం చాలా బాగుంది ఎందుకంటే ఇంతకుముందు వ్యాపార రంగాల్లోని ఓన్లీ సైకిల్ మీద గట్రా వెళ్ళడము ఆ ఊరి నుంచి ఈ ఊరికి వెళ్ళడము గట్రా జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడ ఉండి అక్కడ ప్లేస్ నుంచే మనం చాలా చాలా బిజినెస్ వ్యాపారం చేసుకోవచ్చు అలాగే దుస్తులైనా వస్త్రాలైనా దుస్తులైనా కళలైనా హస్తకళలైనా ఏదైనని ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ వ్యాపార రంగం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం ఎక్కడికీ కదలకుండానే వ్యాపారం చేయవచ్చు మనకి ఎక్కడికి ఇంతకు ముందు ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే ఎక్కడైనా వెళ్ళాలి వెళ్ళి తెచ్చుకొని చేసుకోవాలి కానీ ఇప్పుడు అలా కాదు వ్యాపార రంగం చాలా అభివృద్ధి చెందింది అందరికీ సామాజిక సామాజికంగా అందరికీ ప్రజల సామాజిక ప్రజలకు అందరికీ దొరుకుతుంది ఇప్పుడు చెప్తున్నాను కదండి మీకు ఇందాక ప్రజెంట్ ఎవరినీ ఇబ్బంది పడకుండా ఎవరికీ కష్టం కలగకుండా ఏ పని వాళ్ళకి పోకుండా కూడా వ్యాపారం జరుగుతుంది ప్రచారం అయితే ఇంకా చెప్తున్నాను కదా చాలా పలు రకాల ప్రచారం జరుగుతుంది అది కూడా ఎలాగ అంటే ఇంతకు ముందు ఓన్లీ డప్పులు కొట్టుకొని డోలు డప్పు కొట్టి ఊరంతా ప్రచారం చేసేవారు ఇలాగా ఈ ఊర్లో క్రొత్త షాప్ పెట్టారు ఇక్కడ బాగుంటున్నాయి అని చెప్పారు కానీ ఇప్పుడు అలా అవసరం లేదు ఒక్క ఫోన్లో ఒక్క ఫోన్ ఒక్క ఒక్క ఫోన్లో వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ఇంకా అప్డేట్ అవుతున్నాయి కూడాని సో దీనివల్ల ఇంకా వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా చాలా ఇందులో లాభాలు నష్టాలు కూడా చాలా ఉన్నాయి కానీ అయిన బాగా అంత వ్యాపారాన్ని చాలా చాలానే బాగుంది